ఏవండీ అదే మాకూ పోస్ట్లు ఏమైనా వచ్చినాయండి ఇవాళ అవునా ఎన్ని వచ్చాయండి ముప్పై కవర్ల దాకా వచ్చాయా అంటే మాకు ఇక్కడ బాగా వర్షం పడుతుంది అందుకని నేనూ ఇవాళ రాలేను రేపు వచ్చి తీసుకోవచ్చు కదా అందులో ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నాయా లేవు కదా అదదే ఇవాళ మా దగ్గర బాగా వర్షం పడుతుంది అందువల్ల నేనూ రాలేకపోతున్నాను రేపు వస్తాను ఎన్నింటికి రమ్మంటారు ఆఫీస్ టైంకి నేనూ వస్తానండి వచ్చి కలక్ట్ చేసుకుంటాను అందులో ఏమీ లేవు కాబట్టి ఎమర్జెన్సీ ఇబ్బంది ఏమి లేదు ఏంటండీ రేపు రేపు వస్తానండి అయితే నేనూ హలో ఏవండీ అలా అందుకే అందుకనే ఒక మాట చెబుదామూ అదే విషయం కనుక్కొని ఒక మాట చెబుదామని మీకు ఫోన్ చేసానండి సరే సరేండి అయితే